ఆధునిక ఫోటోగ్రఫీ అన్నది ఇప్పుడు ఎంతగానో ప్రజాదరణ పొందుతుంది ఫోటోగ్రఫీలో నిర్ణయాత్మక క్షణం అనే భావన ఎంతో ముఖ్యమైనది ఉదాహరణగా చెప్పదలిస్తే ఒక ఫోటోగ్రాఫరు అడవిలో పులి కదలికలను ఫోటోలు తీస్తున్నప్పుడు అది ఏ విధంగా స్పందిస్తుంది ఏ ఏ కార్యక్రమాలు చేస్తుంది అని తను ఫొటోస్ తీస్తూ ఉంటాడు అయితే అనుకోకుండా పులిని ఫోటోలు తీస్తున్న సందర్భంలో అక్కడికి ఇంకొవ జంతువు ఏదైనా జింక కాని తోడేలు కాని వచ్చినప్పుడు ఆ ఫోటోగ్రాఫరు పులిని తీస్తున్న ఫొటోసే కాకుండా ఆ సమీపించిన జంతువుని కూడా ఫొటోస్ తీయాల్సి ఉంటుంది దాన్ని నిర్ణయాత్మక క్షణం అని అంటారు అప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్ తన కెమెరాను పక్కన సంచరిస్తున్న జింకను తోడేలును ఫొటోస్ తియ్యడాన్ని మనం నిర్ణయాత్మక క్షణమని చెప్పవచ్చు ఇలా ఫోటోగ్రాఫర్స్ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో తీసే ఫొటోస్ కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చిన ఈ యుగం ఫోటోగ్రాఫర్స్కి ఎంతో చక్కని సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటోస్ తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఎటువంటి వాతావరణంలో అయినా తీసిన ఫోటోలు వారు చక్కగా ప్రింట్ చేసుకోవచ్చు